మేము చాలా ప్రోగ్రామ్ లని పాల్కొన్నాము పాలుకోవడం అంటే నాకు చాలా ఇష్టం నాకిష్టమైన ప్రోగ్రామ్లు అంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే డ్యాన్స్ అంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది భరత నాట్యమైనా ఫోక్ అయినా ఏదైనా నాకు చాలా ఇష్టము నాకు స్పోర్ట్స్ అయినా కూడా ఇష్టము అయినా నేను స్పోర్ట్స్ కన్నానాకు డ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టపడతాను నాకు స్పోర్ట్స్ లో కూడా పాలుకోవడం ఇష్టం ఎందుకంటే నాకు స్పోర్ట్స్ లో ఇష్టమైనవి అంటే షటిల్ కాని కబడ్డీ కాని ఇవంటే చాలా ఇష్టం వాటిలో ఈసారి మళ్ళీ ఈసారి పాలుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ప్రతిసారి డ్యాన్స్ ని కాకుండా స్పోర్ట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడం మంచిది నాకు డ్యాన్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది డ్యాన్స్ అది కూడా అందరూ ముందు కూర్చుని మనం డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళందరూ చప్పట్లు కొడితే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అందుకు నాకు డ్యాన్స్ ఇష్టం ఈసారీ ప పోటీల్లో కూడా పాల్గొందామనుకుంటున్నాను స్పోర్ట్స్ లో ఎందుకంటే స్పోర్ట్స్ లో చాలా అంటే చాలా మంచిది పాలుకోవడం ఎందుకంటే దాంట్లో ఫ్యూచర్ ఉంటుంది మనకు పాలుకోవడం వల్ల చాలా బాగుంటుంది